ఐదు ఆరు తరగతుల్లోనే పిల్లలకి నాణ్యతమైన చదువులను ఇప్పిస్తున్నారు అది కాక మోడల్ స్కూళ్ళని ప్రవేశపెట్టి చాలామంది విద్యార్థులకి పేద విద్యార్థులకి తెలివి ఉన్న విద్యార్థులకి ఆశ్రయం ఇచ్చాయి స్కూల్ వరకే అనుకుంటే కాలేజీల్లో కూడా డిగ్రీ కళాశాలలో దాంతోపాటు ఇంజనీరింగ్ కళాశాలలో ఇలా ఎన్నో

ఇలా చేసుకుంటూ పోతే మనం కళాశాలల విషయానికి వస్తే ఉన్నత విద్యను అందించడానికి మనకి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఓయూ ఐబి ఇండియన్ బిజినెస్ స్కూల్ ఇలా ఎంబీఏ చేసే వాళ్ళకి ఆర్ట్స్ చేసే వాళ్ళకి సైన్స్ చదవాలి అనుకున్న వాళ్ళకి డాక్టర్లు కావాలనుకున్న వాళ్ళకి డాక్టరేట్ పట్టాలు కావాలనుకున్న వాళ్ళకి వీళ్ళకి ఎన్నో సదుపాయాలతో ఎన్నో కళాశాలలు వచ్చాయి ఇదంతా తెలంగాణలో

ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్లను వీళ్ళందరినీ పెట్టారు ఓయు లాంటి కాలేజీల్లో ఇతర దేశాల నుంచి వచ్చి చెప్పే గురువులు కూడా ఉంటారు దీనికి కారణం మన తెలంగాణ రాష్ట్రమే వారిని ఇక్కడ దాకా అభినందించి వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసి పిల్లల కోసం ఆ మాత్రం మనీని స్పెండ్ చేస్తారు అంటే అది తెలంగాణ గొప్పతనం అని చెప్పుకోవచ్చు లేకపోతే తెలంగాణలో ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థలు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వరంగల్ ఎన్ఐటి ఐఐటి హైదరాబాద్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలు మనం విశ్వవిద్యాలయాలని బయటికి వెళ్ళి చూస్తూ ఉంటేనే మనకు ఎంతో గౌరవంగా అనిపిస్తుంది అలాంటి వసతులు ప్రొవైడ్ చేసాయి ఈ విద్యా స్తోమత విషయానికి వస్తే

పాతబడిన స్కూళ్ళని డెవలప్ చేయడం వల్లే కొత్తగా కళాశాలను కట్టించడం వల్లే అయింది దానితోపాటు ఒకప్పుడు డాక్టర్ చదవడం అంటే అది ఎలానో అది ఎక్కడికి వెళ్ళి చదవాలో అన్నట్టుగా ఉండేది ఇప్పుడు తెలంగాణలోనే అనేక డాక్టర్స్ డాక్టర్ చదువు కోసం కట్టిన కళాశాలలు ఉన్నాయి అనేక అడ్వాన్స్ రిక్రూట్మెంట్స్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసారు దీనివల్ల మన దగ్గర నుంచే చాలా మంది నిపుణులు బయటికి వస్తున్నారు ప్రతీ ఏటా సో ఈ డాక్టర్ చదువులకు అయ్యే ఖర్చులు రియంబర్స్మెంట్ ఇలాంటివి పెట్టి ఇంకా విద్యార్థులకి కొంచెం ఊరట కలిగిస్తున్నారు బీటెక్ చదివే విద్యార్థికి కూడా అతనికి వచ్చిన మార్కులను బట్టి తనకి వచ్చిన ర్యాంకును బట్టి ఫీజులు రియంబర్స్మెంట్ని ఉపయోగిస్తున్నారు వాళ్ళకి కొంత గవర్నమెంట్ డబ్బులు ఇవ్వగా మిగతాది వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళకి సులువుగా ఉంటుంది ఇలా రియంబర్స్మెంట్ కానీ ఇక తక్కువ గలవారికి మొత్తం ఫీజుని ఓన్లీ గవర్నమెంటే కడుతుంది అండ్ దీని వల్ల వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి ఉండి వాళ్ళు ఏదో సాధించాలనుకున్న ప్రతీ ఒక్క విద్యార్థికి చాలా ఉపయోగపడుతుంది సో ఇలాంటి ప్రక్రియలు అలాగే మనం ఐటీ క్లబ్బులు చదువుకున్న

వాటిని డిజైన్ చేసారు అలాగే పిల్లలకి చదువు పట్ల చాలా ఆసక్తి కలిగేందుకు ప్లే వే మెథడ్ అంటే ఆడుతూ పాడుతూ నేర్చుకోవడం అనే ఒక కాన్సెప్ట్ అలాగే ఓన్లీ బోర్డు పైన చెప్తే ఎక్కదు అని స్మార్ట్ క్లాసెస్ అలాంటివి తెలంగాణ వచ్చాకే మనకు అమల్లోకి వచ్చాయి వీటి వల్ల పిల్లలకి చెప్తే అర్థమయ్యే దానికంటే చూస్తే ఎక్కువగా గుర్తుండిపోతుంది మంచిగా అర్థమవుతుంది ఇలాంటి ఎన్నో సదుపాయాలు మనకు తెలంగాణే ఏర్పాటు చేసింది వీటిని చూసి ఇతర రాష్ట్రాలు వాళ్ళల్లో కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించేలా చేసింది తెలంగాణ రాష్ట్రమే అలాగే బిట్స్ పిలాని ఐబీఎస్ ఇలాంటి ఇన్స్టిట్యూట్లతో సైన్స్ అండ్ ఆర్ట్స్ చదివే వాళ్ళకి కానీ ఇంకా బిజినెస్ పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళకి కానీ ఒక మంచి కళాశాలను ఏర్పాటు చేయగలిగింది వీటన్నిటి వల్ల ఎంతోమంది విద్యార్థులు వాళ్ళకి నచ్చిన జాబితాలో వాళ్ళకి ఆసక్తి ఉన్న ప్రక్రియతో వాళ్ళకి ఆసక్తి ఉన్న చదువుల వైపు అడుగులు వేసాయి ఇదంతా తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న టీచర్ల వల్ల ఆఫీసర్ల వల్ల సాధ్యమైంది సో వీటన్నింటినీ చూసుకుంటే మనకు తెలంగాణలో విద్య యొక్క నాణ్యత అనేది భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా ముందంజలో ఉందని చెప్పొచ్చు